నాకు అన్నింటికంటే ఎక్కువ ఇష్టమైన ఆట వచ్చి చదరంగం ఎందుకంటే అది ఒక మెదడుని చురుకు చేస్తుంది అది కాక చదరంగం అనేది ఎన్నో ఎత్తుగడలతో కూడిన ఆట ఈ గేమ్ ఈ ఆట ఎవరు పడితే వాళ్ళు ఆడరు ఈ ఆట ఆడాలి అంటే కొన్ని నియమాలు పద్ధతులు ఉంటాయి అవన్నీ తెలిసి ఉండాలి అది కాక చదరంగం ఆట ఆడాలి అంటే ఖచ్చితంగా ఏ ఏది ఎ ఎటువైపు వెళుతుంది ఏది ఎలా ఎత్తులు వేయాలి దేన్ని ఎక్కడ చంపాలి అనేది ఎంతో జ్ఞానంతో కూడిన ఆట చదరంగం అనేది ఇది అందరితో సాధ్యపడదు చదరంగంలో ప్రాముఖ్యత భారతీయులకు చాలా ఉంది ఎందుకంటే చదరంగం కనిపెట్టింది కూడా భారతీయులు కాబట్టి చదరంగం ఆట అనేది ఒలింపిక్స్లో కూడా ఉంటుంది నాకు ఇష్టం అయిన ఆటగాడు వచ్చి విశ్వనాధం ఆనంద్ అండ్ ప్రగ్యా ప్రజ్ఞానందా చదరంగం ఆట ఆడాలి అంటే ఇద్దరు ఇద్దరు వ్యక్తులు అవసరం ఇద్దరు ఎత్తులకు పై ఎత్తు వాళ్ళ ఒక మూవ్స్తో ఎదుటి వారికి చెమటలు పట్టించేలాగా ఉంటుంది చదరంగం ఆడాలి అంటే ఫస్ట్ మనం దాన్ని చూసి నేర్చుకోవాలి నేర్చుకోవడం కూడా అంత సింపుల్ అయ్యే సింపుల్ పని కాదు చదరంగానికి కావాల్సింది అప్పట్లో చరిత్రకారులు రాజులు కూడా ఆడేవాళ్ళు ఎందుకంటే ఎత్తుకు పై ఎత్తు ఎలా వేయాలో ఆ ఆటలో ఉంటుంది ఆ ఆటను ఉద్దేశించుకుని ఎన్నో యుద్ధాలు కూడా జరిగాయి చదరంగానికి ముఖ్యంగా కావల్సింది రాజు మంత్రి ఏనుగులు గుర్రాలు ఇవన్నీ కలిసి ఎత్తులు వేసేవి అదే కాకుండా ఈ ఆటలో సైనికులు కూడా ఉంటారు సైనికులు కూడా కీలకపాత్ర పోషిస్తారు చదరంగం ఆటని మన భారతీయులు చాలా గర్వంగా ఆడతారు చదరంగాన్ని భారతీయులు కనిపెట్టినందుకు ఎంతో గర్వంగా ఉంది చదరంగం ఆట నేడు ప్రపంచంలో అన్నీ ఆటలతో పోటీ పడుతుంది చదరంగం నాకు ఎందుకు ఇష్టం అంటే ఇది నేను నేను ఒంటరిగా ఉన్నప్పుడు మొబైల్లో ఆడతాను అదే కాకుండా వేరే వ్యక్తులతో ఒకరితో ఉన్నప్పుడు కూడా ఆడతాను ఇది నా మెదడును చురుకుగా పని చేయడానికి యూజ్ అవుతుంది అదే కాక మనకు మాథ్స్ అవి కూడా వస్తాయి అని అంటారు చదరంగం ఆడడం వల్ల మనము మోస్ట్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతాము అదే కాక చదరంగం అంటే ప్రతి ఒక్కరు ఆడాల్సిన ఆట చదరంగం చదరంగం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ చదరంగం ఆటకి ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యత రావడానికి ముఖ్య కారణం ఆ ఆట ఆ ఆటలో ఉన్న విధానాలు ఎత్తులకు పై ఎత్తులు అండ్ చదరంగం ఆట విషయానికి వస్తే నాకు మా అన్నయ్య నేర్పించాడు అంతే కాకుండా చిన్నప్పటి నుంచి నేను ఆ ఆటని ఆడుతున్నాను కాబట్టి నాకు అన్నిటికంటే చదరంగం అంటే చాలా ఇష్టం చదరంగం ఆటని నేను నేర్చుకున్నాను కానీ నేను తర్వాత దాంట్లోని ట్రిక్స్ను కూడా నేర్చుకున్నాను ట్రిక్స్ నేర్చుకోవాలి ఆ ట్రిక్స్తోనే మనం ఎదుటి వ్యక్తులని కింద పడవేయగలుగుతాం ఏదో మనకు పద్దతులు తెలుసు కదా ఆ ప్రకారం విధానం తెలుసు కదా అని ఆడితే మాత్రం చదరంగంలో అసలు గెలవలేము చదరంగంలో మన ఎదురుగా ఆడే వారిని మన శత్రువుతో పోల్చి అతడితో ఎలా అతడి ఎత్తులకు ఎలా పై ఎత్తులు వేయాలని మనం ముందే ఊహించి ఉద్దేశించుకుని పెట్టాలి అతని అతని వేసే ఎత్తుగడను కూడా మనం ఊహించేలాగా ఉండాలి అంత తెలివి ఉంటేనే ఆడగలుగుతాం కానీ లేకపోతే ఆడలేము చదరంగం ఆట అనేది ఎంతో విజ్ఞానంతో కూడినది ఎవరు చ చదరంగాన్ని తక్కువ అంచనా వేస్తే అ ఖచ్చితంగా మనం ఓడిపోవడం జరుగుతుంది చదరంగానికి ఉన్న ప్రాముఖ్యత అది ఇంట్లో కూడా ఆడవచ్చు దానికి మించి ఇంట్లో ఆడే గేమ్స్ దానికంటే పెద్దవి లేవు అని నా ఉద్దేశ్యం